హలో శ్రీనివాస ఫ్లవర్స్ షాపా రేపు ద రేపు దిపావళి కదా అది ఇల్లు డెకరేషన్ చేసుకోవాలి ఏమేమి పూలు ఉన్నాయి

మీ బంతి కేజీ ఎంత రోజ గులాబీ హోల్సేల్గా హో హోల్సేల్ మాది పెద్ద ఇల్లు మొత్తం డెకరేషన్ చేయడానికి

అవిహోల్సేల్గా ఎంత పడతాయి ఒకసారి చెప్పండి బంతి ఐదు కేజీలు గులాబీ రెండు కే రెండు కేజీలు రోజా ఆరు కిలోలు తర్వాత చామంతి కూడా కావాలి ఒక నాలుగు కిలోలు సరిపోతాయి చామంతి అవును మొత్తం ఒకసారి ఆ టోటల్ వేసి రేట్ ఒకసారి చెప్పండి ఇంకా ఏమేమి కొత్తగా ఏమి ఉన్నాయి మన దగ్గర

ఓకే

చెప్పాను చెప్పాను ఆర్డర్ చెప్పాను మూడు కిలోలు చెప్పాను సార్ అవునవును సార్ అంటే మన దగ్గర బంతి రోజా గులాబీ చెప్పాను తర్వాత చామంతి కూడా నాలుగు కిలోలు చెప్పాను మీ దగ్గర మల్లెపూలు స్పెషల్ ఫ్లవర్స్ అంటే ఈ తామరా టైప్ కానీ ఇంకా ఏమన్నా స్పెషల్ ఫ్లవర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే దుర్గాదేవికి బాగా అలంకరిస్తారు కదా దీపావళి రోజు తామరలు కలర్స్ ఏమేమి ఉన్నాయి ఓకే అవి అవి కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఇది కేజీ లెక్కన ఇస్తారా ఫ్లవర్ లెక్కన ఇస్తారా సార్ అది

ఓకే అది అది మినిమం ఒక నాకు ఫిఫ్టీ ఫ్లవర్స్ వరకు కావాలి అది నా సార్ నాకు సార్ నాకు రెడ్ ఫిఫ్టీ వైట్ ఫిఫ్టీ కావాలి అది ట్రాన్స్పోర్టేషన్ మీదే ఉంటారా లేకపోతే మేము వచ్చి తెచ్చుకోవాలి సార్ అది ఓకే ఓహ్ మీరు ట్రాన్స్పోర్టేషన్ చేయరా ఓకే ఓకే ఓకే ఓకే ఓకే సార్ ఇవి మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారు మొగలి అవి కాస్ట్ ఎంత ఎట్లా పడతాయి సార్ ఓహ్ గ్రామ్స్లో పర్చేస్ చేేస్తారా ఓహ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఓకే ఓకే

ఓకే

మొగలి ఓకే

మొగలి మరి గ్రామ్స్లో చెప్తా ఉన్నారు ఎంత పడ ఓకే ఓకే సార్ ఓకే